అయ్యా మా స్నేహితులు కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులతో అందరమూ కలిసి మా మనమరాలైన జాస్మితకు పుట్టినరోజు చేసుకుని చేసుకొనుటకు అందరిని ఆహ్వానించితిమి అందరిని పిలిచి ఆనందంగా కేక్ కట్ చేయించి అందరికి పెడుతూ మేమందరమూ పాటలు పాడుకుంటూ సరదాగా గడుపుతాము తర్వాత అందరికి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి అందరికి భోజనాలు పెట్టి చాలా మా మా మనమరాలి ఫంక్షన్ని మేము చాలా ఆనందంగా జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తాము ఇది మాకు మరువలేని రోజు థ్యాంక్ యూ